మా ఊర్లో మా ఊర్లో చిందళ్ళ ఆటలు ఆడుతూ ఉంటారు గుళ్ళళ్ళు బుర్రకథలు చెప్తూ ఉంటారు వాళ్ళ దగ్గర ఎక్కువ హార్మోనియం ఉంటుంది గిటారు ఇంకా డప్పులు చనిపోయిన వాళ్ళకు డప్పులు హరిజన్స్ కొడుతూ ఉంటారు గంజరా కొడతా ఉంటారు గంజరా పట్టుకొని ఇట్లా పండుగలకి ఏదన్నా అదే వాటికి పెళ్ళిళ్ళప్పుడు పాటలు పాడుకుంటూ డప్పులు వాయిదాలు వాయించుకుంటూ వెళ్తూ ఉంటారు మరి ఊరు ఎక్కువ ఎవరన్నా చనిపోతే బుర్రకథలు చెప్తూ ఉంటారు పెళ్ళిళ్ళలో మాత్రం బ్యాండ్లు పెట్టి ఊరేగి ఇట్లా డప్పు బ్యాండ్ కొట్టుకుంటూ డాన్స్లు వేసుకుంటూ నాట్యాలు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు మరీ ఎక్కువ ఏదన్నా సందర్భాన్ని బట్టి వేసవికాలంలో గొల్లోళ్ళు మాత్రము డప్పులు కొట్టు బుర్రకథలు చెబుతూ ఉంటారు ఎక్కువ సమయాన్ని తీసుకుంటారు ఊర్లలకు గ్రామంలో మా ఊర్లకైతే వేరే వేరే ఊర్లల్ల నుండి దేశాల నుండి ఇట్లా ఏం మేము ఆట అడిస్తాము అని వచ్చి వాళ్ళ ఆట ఆడుతూ ఉంటారు పాటలు పాడతా ఉంటారు వాళ్ళు వాళ్ళు చాలా ఇట్లా వేషాలేస్తూ ఉంటారు వాళ్ళు గ్రామపంచాయతీ దగ్గర పాటలు పాడుకుంటూ నాట్యమాడుతూ

ఎగురుకుంటూ నాట్య బుర్ర కథలు చెప్తూ ఉంటే అందరి పోయి వాళ్ళ దగ్గర కూర్చొని ఆ బుర్ర కథలు వినుకుంటూ రాత్రి చాలా కాలక్షేపం చేస్తారు వేసవికాలంలో ఊర్లలో చాలా బాగుంటుంది వేసవికాలం అయిందంటే ఊ మా ఊర్లో చాలా బాగుంటుంది పన్నెండు గంటల దాకా వాళ్ళ బాగవతాలు వాళ్ళ ఆటలు వాళ్ళ పాటలు చెబుతూ చాలా పెద్ద వాళ్ళు మాత్రం పోయి అప్పటి భాగవతాలు అప్పటి కథలు అన్నీ వింటా ఉంటారు ఊర్లలో అలా పెద్దవాళ్ళకు కాలక్షేపం జరుగుటూ ఉంటుంది